భారతదేశం చాలా పెద్దది దీంట్లో పౌరులు చాలామంది ఉంటారు పిల్లలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మా ప్రాంతంలో పిల్లలు పోటీ పరీక్షల పట్ల మంచి ఆసక్తి కలిగి ఉంటారు పాఠశాల పాఠశాలను నుంచే టాలెంట్ టెస్ట్ అని నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్ ఒలంపియాడ్ పరీక్షలు మరియు ఎన్నో పరీక్షల కోసం సమ్మతమవుతారు అలాగే హయర్ క్లాసుల విద్యార్థులు నీట్ జెఈఈ పాలిసెట్ ఎంసెట్ వంటి పరీక్షల కోసం సాధన పొందుతారు ఈ పరీక్షల కోసం పాఠశాలలు కాలేజీలు మాక్ టెస్టులు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాయి పిల్లలు దరఖాస్తు ప్రక్రియను గమనించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వారికి సహకరించడానికి ముందుకు వస్తున్నారు కొంతమంది పిల్లలు కోచింగ్ సెంటర్లలో చేరి మరింతగా సాధన పొందుతారు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విధానాల ద్వారా విద్యార్థులకు నెట్ టెస్ట్ సిరీస్లు చెబుతారు వాళ్ళు మాక్ టెస్ట్ వంటివి ఆన్లైన్లో వ్రాస్తూ ఉంటారు వీడియో కాల్ ద్వారా వాళ్ళు ఉపాధ్యాయుల దగ్గర నుంచి సాధన పొందుతారు ప్రభుత్వ పథకాల వల్ల పెద్ద పేద విద్యార్థులు ఉచితంగా కోచింగ్ పుస్తకాలు మరియు ప్రయాణ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి ఇంటర్ వంటి పరీక్షలలోప్పుడు కూడా కొన్ని దూరపు కాలేజీలకి గవర్నమెంట్ బస్సులు అందుబాటులో తెస్తారు పరీక్షల ఫలితాలు వచ్చినప్పుడు కొన్ని పిల్లలు ప్రథమ స్థాయిలో విజయం సాధిస్తారు దీన్ని చూసి మరిన్ని పిల్లలు ప్రేరణ పొందుతారు విద్యార్థులు విజయం కోసం స్థానికంగా సంస్థలు ఎన్జిఓలు మరియు కొన్ని ప్రైవేట్ సంస్థలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాయి ప్రైవేటు సంస్థలు శిక్షణ ఇచ్చిన వాటిలో చాలామందికి ఎక్కువగా ఫలితాలు రావడం మనం గమనించవచ్చు స్పష్టంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో పోటీ పరీక్షల పట్ల పిల్లలు మాత్రమే కారు వారి కుటుంబాలు ఉపాధ్యాయులు మరియు సమాజమంతా మద్దతుగా నిలుస్తారు పిల్లలు సఫలం అయ్యారు అనుకో పేరు ఒక పిల్లవాడికి కాదు అతనికి సాధన ఇచ్చిన ఉపాధ్యాయులకి ఆ కోచింగ్ సెంటర్లకి కుటుంబానికి మొత్తానికి వస్తాయి కాబట్టి పరీక్షలో ప్రతీ పౌరుడు పాల్గొనేటట్టు వాళ్ళ తల్లిదండ్రులే ప్రోత్సహిస్తారు అందుకే ఎక్కువ మంది పరీక్షలు వ్రాయడానికి మద్దతుగా నిలుస్తారు